ఈ పెద్ద రైతుల వలన చిన్నా సన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు పెద్ద రైతులు అనేవాళ్ళు ఎక్కువ మోతాదులో పంటలు పండించటం వలన వాళ్ళకి లేబర్ చార్జ్ అనేది తక్కువ అవుతుంది అదేవిధంగా ఈ సన్న చిన్నకారు రైతులకు మాత్రం అది ఎక్కువగా గు గుజుబారంలాగా మారుతుంది అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మధ్య వ్యాపారస్తులతో ఒప్పందం మాట్లాడుకోని వీళ్ళ సరుకు అనేది ఎక్కువగా ఉండటం వలన ఒక్కసారిగా వచ్చి త్వరగా పట్టుకోని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సరిపడ సరుకుని తీసుకోని ఈ చిన్నా సన్నకారుల రైతులను ఈ వ్యాపారులు పట్టించుకోకపోవటం వలన వాళ్ళ పంట అనేది ఇక్కడే ఉండిపోతుంది దీనివలన ఏమవుతుంది అంటే చిన్నా సన్నకారు రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఈ పెద్ద రైతుల వలన ఈ చిన్నా సన్నకారు రైతులు నష్టం పోతున్నారు